మా ఇంట్లో పె వివాహం అనేది సంస్కృతి పదంలో జరుపుకుంటారు వివాహం ముందుగా అబ్బాయి అమ్మాయిని చూడడానికి వస్తారు అలానే వివాహం ముందు రోజు అబ్బాయిని అమ్మాయిని గుడికి తీసుకెళ్తాం తర్వాత పెళ్ళి పందిట్లో మామిడి తోరణాలు కట్టి భజంత్రీలు పెట్టి వాళ్ళు కూర్చోవడానికి పీట వేస్తాం అలానే పంతులుగారు కూడా వస్తాడు వేద మంత్రాలతో చదివి తాళి అనేది కట్టిస్తాం ఈ పెళ్ళిని ఊరిలో జనమంతా వచ్చి అమ్మాయిని అబ్బాయిని ఆశీర్వదిస్తారు ఇంకా నదికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఆ నీళ్ళతో స్నానం చేయిస్తారు స్నానం చేశాక పెళ్ళి పందిట్లో కూర్చోబెట్టి తాళి అనేది కటిస్తారు